నేను గ్యాసు కొందామని షాప్కి వెళ్ళాను అక్కడ ఏ షాప్ మంచిదో ఏంటో కనుక్కున్నాను ఒక మంచి షాపు దివాకర్ షాప్కి వెళ్ళాను ఆన్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను చక్కగా రిచ్లక్ష్మి అనేది తీసుకున్నాను గ్యాస్ బండ హ్యాపీగా ఇంటికి తెచ్చుకున్నాను గ్యాస్ ఆన్ చేసి చక్కగా దాని మీద పాలు పొంగించాను తర్వాత గ్యాసు చక్కగా ఉందని వంట కూడా తయారు చేసుకున్నాను అలాగే నాకు సమయం చాలా బాగా ఆదా అవుతుంది గ్యాస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనం ప్రతి పని కూడా స్పీడ్గా చేసుకోవచ్చు మంచి మంచి రకాలు వంటలు కూడా తయారు చేసుకోవచ్చు తొందరగా మనకి సమయం కూడా కలిసి వస్తుంది ఎంతో హ్యాపీగా ఉంటుంది మనకి పెద్ద శ్రమ అనేది ఉండదు